మా దగ్గరలో ఎక్కడ అయితే నృత్యం చేసే ఆ క్లాసెస్ కానీ ఇలాంటివి ఎక్కడ మెరుగుపరచలేదు అలాగే ఎక్కడ పెడదామని ఆలోచన కూడా లేదు ఏదైనా స్కూల్లో కానీ ఏమన్నా హాస్టల్స్లో కానీ ఉంటే అవి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇలాంటివి ఇస్తున్నారు అంతేగాని సపరేట్గా దీని గురించి అయితే క్లాసెస్ ఏమి లేవు దీని గురించి చాలామంది బాధపడ్డారు ఎవరైతే నృత్యం చేసే వాళ్ళు ఉంటారో కళాకారులు ఉంటారో వాళ్ళందరు చాలా బాధపడ్డారు ఎందుకంటే ప్రతిది ఉన్నప్పుడు ఈ నృత్య కళాశాల కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఒక సమూహంగా ఒక ఏర్పడి వాళ్ళందరు ఒకటి ఒక ఒక ప్రయత్నం అనేది చేశారు కానీ అది సఫలమైంది కాకపోతే ఇప్పుడు తొందరలో పెడదామని ఆలోచిస్తున్నారు